మాకు ఈ ఒక్క వ్యాపారమే ఉందండి ఈ కోళ్ల పెంపకం ఒక్కటే సరిపోతుంది పక్కనుండి వ్యాపారం అవసరం లేదు ఈ కోళ్ల పెంపకం ఒకటే సరిపోతుంది ఇంకా మేము చిన్నప్పుడు బాగా వర్కర్స్తో పనిచేయించి మంచిగా పెంచి బరువు ఎక్కువగా వచ్చి ఎక్కువగా చనిపోకుండా జాగ్రత్తలు జాగ్రత్తగా చూసుకొని మంచిగా మార్కెట్ చేసుకొని మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను